చెప్పాలి సార్ గుర్తుంది నాకు యా

లొకేషన్స్ మీరే చూస్ చేసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయొచ్చు మ్యాడం వెడ్డింగ్ షూట్ వన్ అవర్ అంటే నార్మల్గా వచ్చేసి ఒక టూ థౌజండ్ నుంచెళ్లి ఫైవ్ థౌజండ్ మిడిల్లో ఉంటుంది ఫైవ్ థౌజండ్ మిడిల్లో ఉంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇక కాస్ట్యూమ్స్ అంటే మీరే చూసుకోవాలి ఇక అన్నీ మీకు నచ్చినవని బట్టి ఉంటాయి కదా కాస్ట్యూమ్స్ అనేవి సో మీరు తీసుకొని వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీక్కూడా సో అట్లా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి బట్ మీకు ఇక నచ్చాలి కదా అలా అని మీకు నచ్చిన కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటే మీరు మీకు ఇంకా యూజ్ ఫుల్ అయితది కదా ఈసీగా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్గా చేసుకోవచ్చు మనం యా ఉన్నాయి యా ఒకే నేను షేర్ చేస్తాను మీకు సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏ టైపులో ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలనుకుంటే ఆ టైపులో మీకు చేసుకోవచ్చు ఒక సారి నేను ఫో సెండ్ చేస్తాను మీకు ఫోటోస్ అనేటివి ఫోటోస్ గానీ వీడియోస్ గానీ అప్పుడు మీరు చూసుకోవచ్చు

యా అవును అవునవును యా ఓకే సెండ్ చేస్తాను నేను మీకు ఇప్పుడు నేను మీ కాల్ కట్ అయినాక నేను తర్వాత సెండ్ చేస్తాను మీ నంబర్కి యా ఓకే సెండ్ చేస్తా మీరు చూడండి చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్